తెలుగు సంస్కృతి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నదానం ఎంత ప్రాముఖ్యత ఉంది అది తెలుగు రాష్ట్రాలలో ఎంత ప్రాముఖ్యత అన్నదానం అనగా పేదవాళ్ళకి అన్నదానం పెట్టించడం గుళ్ళల్లో ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వడంలో అన్నదానం పెట్టించడం ఉద్యోగంలో ఉత్తీర్ణత అవ్వడం ఉత్తీర్ణత వచ్చినప్పుడు వాళ్ళు అన్నదానం పెట్టివ్వాలి అనుకోవడం తెలుగు సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో ఎంతో పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇది తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా జరుగుతుంది వాళ్ళు ఏదైనా గుడులకు దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు దేవుడు మాకు ఇది సహాయం చేస్తే మేము ఇలా పది మందికి కానీ ఇరవై మందికి కానీ కొంతమందికి మేము ఇలా అన్నదానం చేయాలి అనుకుంటున్నాము అని వాళ్ళు మొక్కులు దేవుని ముందరా వేడుకున్నప్పుడు ఆ ముక్కులు నెరవేర్చుకోవడాని కోసం వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కోరికలు తీరినప్పుడు తెలుగు సంస్కృతిలో అన్నదానాలు ఎక్కువ జరిపించడం జరుగుతుంది అదేవిధముగా పిల్లలు లేని వాళ్ళు కూడా దేవునికి పిల్లలు పుట్టిన సంతోషంలో అన్నదానం జరిపిస్తూ ఉంటారు అదేవిధంగా గొప్పింటి వాళ్ళు ఎక్కువ డబ్బుగా ఎక్కువ సంపాదన కలిగిన వాళ్ళు ధనికులు పేదవాళ్ళకు అన్నదానం జరిపించడము అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు శుభకార్యాలకు కూడా అన్నదానాలు జరిపించడం సామాన్యంగా జరుగుతుంది